హలో సార్ నమస్తే సార్ వెంకటమయూరి ఫ్యామిలీ రెస్టారెంటా సార్ మీ రెస్టారెంట్లోని వంటకాలన్నీ చాలా బాగుంటాయి సార్ ఇప్పుడు మేము మాకు ఇష్టమైన వంటకాలని ఆర్డర్ చేసుకుంటున్నాము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ లాలీపాప్ తందూరి చికెన్ ఆర్డర్ చేసుకుంటున్నాము సార్ ఒక వన్ అవర్లో మాకు రామకృష్ణ నగర్కి డెలివరీ చెయ్యగలరని కోరుతున్నాను